తెలుగు మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో ఒత్తులు హల్లులు చాలానే మిస్టేక్స్ అయ్యా అదేవిధంగా రాసేటప్పుడు చాలా సందర్భాలలో కొన్ని కొన్ని సార్లు పేర్లు రెండు రకాలుగా మూడు రకాలుగా ఉంటాయి అందులో ఒత్తులు హల్లులు తప్పు జరగడం జరిగింది